మా సొంత ఊరు మెదక్ జిల్లాలోని పాపన్నపేట మండలం ఏడుపాయలు మా సొంత ఊరు ఇక్కడ చాలా ప్రతి చాలా ప్రత్యేకమైన ప్రతి ప్రత్యేకమైనది అంటే మనకి మా ఊరిలో ఏడుపాయలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడికి చాలామంది ఎక్కడెక్కడ నుంచో ప్రజలు అక్కడికి వస్తారు సందర్శిస్తారు ఇది చాలా అంటే చాలా ప్రత్యేకమైన ప్రసిద్ధి పొందిన టెంపుల్ ఇక్కడ గుడి ఇక్కడ మనకి ఏడుపాయల దుర్గ భవాని అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇది ఎన్నో సంవత్సరాల నుండి తరల తరతరాలుగా అక్కడ ప్రసిద్ధిగాంచిన టెంపుల్ గుడి కాబట్టి ఎక్కడెక్కడినుండో ప్రజలు అక్కడికి వచ్చి అమ్మవారిని సందర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు అలాగే ఎన్నో మొక్కలు మొక్కుకుంటారు కూడా కోరిన కోరికలు కూడా మన అమ్మవారు మనకి నెరవేరుస్తుంది కూడా అక్కడికి నాకు ఏడుపాయలుకి నా మా సొంత ఊరికి వెళ్ళినప్పుడు నాకు ఏడుపాయలు సందర్శించడం అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఆ అమ్మవారిని మొక్క ఏది మొక్కుకున్నా గానీ నాకు మా అమ్మవారు మొక్కులు చెల్లిస్తుంది ఎంతో మంది ప్రజలు అక్కడికి వచ్చి తాము మొక్కుకున్న మొక్కులను చెల్లించుకుని ఎన్నో పండగలు చేస్తారు పబ్బాలు చేస్తారు అక్కడికి బోనాలు ఇలా బడి బియ్యం ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు అక్కడికి బోనాలు తీస్తే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ బోనాలు ఇంకా ఎడ్ల బండిలతోటి ఎన్నో సందర్భాలలో ఏవో ఏవో జరుగుతూనే ఉంటాయి అక్కడ పండగలు అక్కడికి చాలా మంది వచ్చి చాలా సందర్శిస్తూ ఉంటారు నాకు అక్కడికి వెళ్లినప్పుడల్లా మా ఊరి మా సొంత ఊరికి వెళ్లినప్పుడల్లా ఏడుపాయలు దర్శించుకోవడం అక్కడ అమ్మవారిని వెళ్లి మొక్కుకోవడం కొబ్బరికాయలు కొట్టడం అంటే చాలా చాలా ఇష్టం అక్కడ మనకి ఎన్నో దొరుకుతూ ఉంటాయి అక్కడ తీర్థ ప్రసాదాలు అక్కడ స్నానాలు చేయడం ఇక్కడ చాలా చాలా అంటే చాలా చాలా ఇష్టం అక్కడ మనకి తీర్థ ప్రసాదాలు ఇంకా మనకి అక్కడ ప్రసాదం అంటే మనకి లడ్డు పులిహోర చాలా చాలా ప్రత్యేకమైనది నాకు చాలా ఇష్టమైనది అంటే నాకు లడ్డు అక్కడ లడ్డు చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడ ఎన్నో దొరుకుతూ ఉంటాయి మనకి మనకి అమ్మవారికి గాజులు మనకి అక్కడ అమ్మవారికి బడి బియ్యం పోయాలంటే కూడా మనకి గాజులు ఇంకా మైదాకు ఇంకా మనకి గాజులు మైదాకులు పసుపు కుంకుమ చీరలు ఇలా ఎన్నో అమ్ముతూ ఉంటారు అక్కడ చిన్నపిల్లలకి మనకి బొమ్మలు పేలాలు ఇంకా చిన్న పిల్లలు ఆడుకోవడానికి ఎన్నో ఎన్నో రకరకాల ఎన్నో రకాల బొమ్మలు ఇలా ఎన్నో దొరుకుతూ ఉంటాయి అక్కడ మనకి స్వీట్ షాప్స్ కూడా ఉంటాయి అక్కడ దుకాణాలలో మనకి జిలేబీలు లడ్డులు ఇంకా స్వీట్ బూంది అని ఎన్నో రకాలుగా పిండి వంటలు కూడా దొరుకుతాయి మనకు అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది అక్కడికి వెళ్లాలన్నా కూడా నాకు చాలా ఇష్టం మా ఫ్రెండ్స్ మా స్నేహితులతో కలిసి కూడా నేను ఒకసారి వెళ్ళాను వాళ్ళు నాకు చెప్పారు మమ్మ మమ్మల్ని కూడా ఏడుపాయలకి మీ సొంత ఊరికి తీసుకుని వెళ్లొచ్చు కదా అంటే సరే అని మా ఊరికి తీసుకుని వెళ్లాను అక్కడినుండి మా ఏడుపాయలు చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి వాళ్ళని కూడా నేను ఏడుపాయలు తీసుకుని వెళ్లాను వాళ్ళు చాలా అంటే చాలా సంతోషించారు అలాగే మా ఎందుకు తీసుకుని వెళ్లాను అంటే అప్పుడే మేము పండుగ చేశాము ఏడుపాయల్లో బోనాలు తీసేది ఉంది కాబట్టి అక్కడికి వీళ్ళని మా మా తల్లిదండ్రులు తీసుకొని రమ్మని చెప్పారు కాబట్టి వీళ్ళని కూడా తీసుకుని వెళ్లాను వీళ్లు చాలా అంటే చాలా సంతోషించారు అక్కడ ఉన్న ప్రకృతి అక్కడ చెట్లు పచ్చని చెట్లు అక్కడ నది అక్కడ చాలా చాలా ఫేమ చాలా ప్రత్యేకమైనది అంటే ఏడుపాయలు ఆ ఏడుపాయలు అని పేరు ఎలా వచ్చింది అంటే మనకి అక్కడ ఉన్న ఏడు నదులు ఒకటే దగ్గర కలిసి ప్రవహించేది మనకి అద్భుతంగా కనిపిస్తుంది కాబట్టి అక్కడే మనకి అక్కడ మనకి ఏడుపాయలు అని పేరు వచ్చింది అక్కడ ఏడుపాయలు డ్యామ్ కూడా ఉంటుంది అది చాలా అంటే చాలా చాలా పెద్దగా ఉంటుంది డ్యామ్ చూడటానికి కూడా మేము ఎన్నో సార్లు వెళ్ళాము ఇక అక్కడ నీళ్లు అన్ని ఇలా పారుతున్నట్టు ఎంతో అద్భుతంగా చూడడానికి ఎంతో వినసం ఎంతో శబ్దాలు కూడా ఎంతో విలసం ఆ పారేనిది నది స చప్పుడు కూడా చాలా ఏదో ఎంతో వినసొంపుగా ఉంటుంది నాకు అక్కడికి వెళ్లి దర్శించుకోవడం అయినా లోపల అమ్మవారిని చూడటమైనా అక్కడికి వెళ్ళిన ప్రతిసారి నేను ఏదో ఒక దాని కోసమైనా సరే వెళ్ళటం నాకు చాలా చాలా చాలా అంటే చాలా ఇష్టం అక్కడ నాకు గాజులు మెహందీలు కమ్మలు కూడా కొనుక్కుంటాను వెళ్లిన ప్రతిసారి అక్కడ నాకు లడ్డు అయితే అసలుకి మర్చిపోను ఎందుకంటే నాకు లడ్డు అంత ఇష్టం కాబట్టి అక్కడ లడ్డు చాలా అంటే చాలా బాగుంటుంది మేము వెళ్లిన ప్రతిసారి ఏదో ఒకటి తెచ్చుకొని కొనుక్కొచుకుంటానే ఉంటాము మా మా మమ్మీ కూడా మమ్మల్ని అక్కడికి వెళ్లిన ప్రతిసారి కూడా తీసుకొని వెళ్తుంది అక్కడికి వెళ్లి రండి అని కూడా చెప్తుంది అక్కడ అమ్మవారు చాలా అంటే చాలా ప్రత్యేకమైన అమ్మవారు ఆ అమ్మవారు కూడా చాలా బాగుంటుంది అమ్మవారు కూడా కోరిన కోరికలు కచ్చితంగా నెరవేరుస్తుంది అని భక్తులు ఎంతో నమ్ముతారు అమ్మవారు కూడా మాకు చాలా అంటే చాలా ఇష్టం